తొమ్మిది లక్షల మూడువేల ఐదు వందలు ఏడు లక్షల రెండు వందల ముప్పై ఐదు లక్షల నాలుగు వందలు మూడు వేల తొంభై రెండు వందల ఏనభై తొమ్మిది